ఆ ఆ చెప్పండి ఏం కావాలి మీకు మీరు విన్నది నిజమే అండి మాకు చాలా మంచి పేరు ఉంది ఇక్కడ నుంచి విద్యార్థులు మంచి చదువులు చదివి చాలా ఉన్నత స్థాయికి వెళ్తున్నారు జీవితంలో ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ అడ్మిషన్స్ ఉన్నాయి అండి ఇప్పుడే మొన్ననే ఓపెన్ చేసాము అడ్మిషన్సు ఆ చిన్నపిల్లల ఎల్కేజి ఉంది ఇంకా సిక్స్త్ క్లాస్లో ఉంది అండి ఇంకా మీకు టైమింగ్స్ అంటే సిక్స్త్ క్లాస్కి రెండు లక్షలు అవుతుంది అండి సిక్స్త్ క్లాస్కి రెండు లక్షలు అవుతుంది అండి ఇంకా ఎల్కేజీకి ఒక లక్ష అవుతుంది అండి ఇంకా అవి అన్నీ అంటే అండి ఉంటాయి అండి కాకపోతే ఆటలు అంటే ఇప్పుడు అబాకస్ ఇలాంటివి అన్నీ పెడతాము అండి ఎల్కేజి స్టూడెంట్స్కి ఇంకా సిక్స్త్ క్లాస్ వాళ్ళకి అంటే వాళ్ళకి ఆటలు పాటలు అంటూ ఏమి ఉండవు అండి కానీ క్విజ్లు పెడతాము అండి క్విజ్ అంటే ఇప్పుడు మేము వాళ్ళకి ప్ర ప్రశ్నలు ఇస్తూ ఉంటాము ఇప్పుడు వీళ్ళు ఉంటారు కదా ఐఐటి జెఈఈ వీటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు వాటికి సంబంధించినటువంటి జ్ఞానం మేము ఇప్పటి నుంచే ఇస్తూ ఉంటాము దానివల్ల వాళ్ళకి అప్పుడు సులభం అవ్వాలి అని అయితే ఎల్కేజిలో ఇస్తే అండి మళ్ళీ అన్నీ నేర్చేసుకుంటే త్వరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది అండి అందుకే మేము ఇది సిక్స్త్లోనే మొదలు పెడుతుంటాము సరే అండి మీరు ఎలా కోరుకుంటే అలాగే ఆమెని స్పెషల్ బ్యాచ్లో కూర్చోబెట్టి ఇంకా ఆమెకి రేపటి నుంచి ఇంటెగ్రేషన్ నేర్పిస్తాము అండి అబ్బే ఈ ఈమె గురించి మీరు ఇంకా చింతించకండి ఈ సిక్స్త్ క్లాస్ అమ్మాయికి మేము తిన్నగా పట్టుకెళ్ళి మన నరేంద్ర మోడీ గారితో ఒకసారి కలిపించి ఆమెకి బయట యూనివర్సిటీ ఏదైనా ఉంటే వాళ్ళతో కలిసి మాట్లాడి ఇంకా ఈమెకి ఏదైనా ఉద్యోగం అలాంటిది ఏమైనా ఇప్పించేస్తాము అండి తిన్నగా ఉద్యోగం చేస్తూ ఈమె చదుకోవచ్చు అండి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఏముంది అండి మన నారాయణ ముందు మీరు మంచి పని చేసారు ఇక్కడికి వచ్చి అవును అండి మరి ఆ చెప్పండి ఆ లేదండి ఎంఐటి కూడా ఎందుకు అండి ఇప్పుడు మీకు నారాయణలో ఉన్నారు కదా మీ సిక్స్త్ క్లాస్ అమ్మాయి ఇంకొక రెండు సంవత్సరాలు ఇక్కడ చదివితే తిన్నగా ఇక్కడ నుంచి గూగుల్లో ఉద్యోగం వచ్చేస్తుంది అండి మేము చూసుకుంటాం కదా మీరు అసలు చింతించకండి ఇంకా అయిపోయినట్టే మీ ఇద్దరి పిల్లల జీవితం ఇంకా అయిపోయింది అనుకోండి సరే అండి మేము రేపు మీకు మళ్ళీ కలిసి మిమ్మల్ని ఒకసారి మాట్లాడదాము అండి సరే సరే ధన్యవాదాలు అండి